హలో ఆ చెప్పండి మేము కార్తిక్ టూర్స్ అండ్ ట్రావెల్స్ మీకు ఏమి కావాలి అవును అండి అవును అండి అవును అండి మీరు ఎన్ని రోజులు కావాలి అండి మీకు ఎన్ని రోజులు తిరగాలి అనుకుంటున్నారు ఇరవై ఒక్క రోజులు అంటే మీరు చాలా తిరగవచ్చు అండి అయితే మీరు తిరగడం మొదలుపె ఆ చెప్పండి చెప్పండి అన్ ఆ పట్టుకువెళ్తాను అండి ఇప్పుడు మీరు తిరగవలసిన ప్రయాణం మనం తిరుపతి నుంచి మొదలు పెడతాము అండి తిరుపతిలో మనం ఫస్ట్ దేవుడు దర్శనం దేవుడిని దర్శించుకుని అక్కడ నుంచి మనం ప్రయాణాన్ని మొదలు పెడితే మనకి అంతా మంచి జరుగుతుంది అని నేను భావిస్తున్నాను మనం అక్కడ ఒక రోజు వెళ్ళడానికి ఒక రోజు దర్శనానికి ఒక రోజు బయల్దేరడానికి అక్కడ నుంచి మళ్ళీ మీరు అక్కడ ఇంకా తిరుపతిలో ఏమైనా చూడాలి అనుకున్నా ఏమైనా కొనాలి అనుకున్నా ఒక రోజు కొనుగోలు చేయవచ్చు సో మీకు అక్కడ రెండు రోజులు పడుతుంది అండి అక్కడ తిరగడానికి ఆ తరవాత అక్కడ్ ఆ అయితే అక్కడ నుంచి మీరు ఇంకా దేవుడిని దర్శించుకొని అదే ప్రసాదాన్ని పట్టుకుని మీరు మీ పెదనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళండి అక్కడ మీ పెదనాన్నని కలవండి ఆయనక ఆయనకి ప్రసాదం ఇచ్చి ఆయనికి ఒకసారి కనిపించి మనం మన ప్రయాణాన్ని ఇంకా ముందుకి తీసుకువెళదాం గో ఏమండి గోదావరి తలి అంటే ఇప్పుడు మీరు ఉత్తర ఉత్తర ఉత్తర భారతంలో ఉంటారు కదా అక్కడ మీకు గంగా మాతను పూజిస్తారు మేము గోదావరి తల్లిని దక్షిణ గంగ అంటూ ఉంటాము అండి ఆ ఆ తల్లి మాకు అన్ని ఇస్తూ ఉంటుంది అండి ఆమె ఏ మమ్మల్ని పోషించేది ఆమె లేకపోతే అసలు గోదావరి జిల్లాలు ఉండవు ఈ ఆంధ్ర ఆంధ్ర దేశమే ఉండదు ఆ ఇంకా సో సింహాచలం అంటే మీరు ఇప్పుడు అక్కడ నుంచి మనం సింహాచలం ఇప్పుడు మీరు తిరుపతి వెళ్ళాక అక్కడ నుంచి రాజముండ్రి తీసుకువెళ్తామండి రాజముండ్రిలో మీకు కొన్ని ప్రదేశాలు చూపించాక విశాఖపట్నం వద్దాం విశాఖపట్నంలోని ఇంకా మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు ఆ ఘాజి ఎటాకర్స్ మీకు ఏమైనా విన్నారా అండి అప్పుడు ఎప్పుడు అయినా ఆ సినిమా అది అయితే అండి ఆ కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని శతాబ్దాల క్రితం మనకి మన పక్కన ఉన్న దేశం పాకిస్థాన్కి యుద్ధం జరిగింది అండి మనం నీటి క్రింద కొట్టుకున్నాము అండి అప్పుడు అయితే ఆ యుద్ధం చ పరిణామం ఏంటంటే మనం గెలిచాము గెలిచినప్పుడు ఆ సబ్మరీన్ ఏమైంది అంటే అండి అది బాగా పాడైంది ఇంకా అది ఉపయోగించలేదు అని చెప్పి విశాఖపట్నం తీరంలోని ఆర్కే బీచ్లో అలాగ నిల్వగా ఉంచేసారు అండి మనం అది కూడా వెళ్ళి చూడవచ్చు అండి అదీ అవును అండి మీరు అలా వారం రోజులు ఉంటే అక్కడ ఆర్కే బీచ్ ఇవి అన్నీ కాకుండా సింహాచలంకి వెళ్ళవచ్చు మళ్ళీ సింహాచలంలో మీ ప్రయాణాన్ని ముగిస్తే దేవుడు దర్శనంతో మళ్ళీ ప్రశాంతంగా మీరు ఇంకా సు సురక్షితంగా ఇంటికి వెళ్ళిపోతారు ఇంకా ఇదే ఇదే కాకుండా మీరు సింహాచలంకంటే ముందు మీరు ఇంకా ఏమైనా చూడాలి అనుకున్నా పక్కనే అరకు ఉంది మీరు అక్కడికి కూడా వెళ్ళవచ్చు మీకు ఇవి అన్నీ చెప్పాను కదా అండి అవును అండి మాకు ఇప్పుడు మీరు కనీసం పాతికవేలు పంపిస్తే ఈ మిగతా తరువాత అయ్యే ఖర్చులు మనం తరువాత మాట్లాడుకుందాము అండి సరే అండి ధన్యవాదాలు సెలవు